హలో యోగా క్లాసా అండి నా పేరు విశ్వవా అండి నేను యోగా నేర్చుకోవాలనుకుంటున్నాను మీ దగ్గర ఆన్లైన్ సెషన్స్ నేర్పిస్తారని విన్నాను దాని గురించి డీటెయిల్స్ చెప్ ఓకే నేను పొద్దున్న స్లాట్లో నేర్చకోవాలనుకుంటున్నానండి సరే అండి ఎవరు నేర్పిస్తారండి ఎంత ఇంతమంది వరకు వస్తారు మీ దగ్గర ఎన్ని ఎన్ని వారాలు ఉంటుందండి ఇది నేర్చుకోవడం దాని ఎలాంటి లాభాలు ఉంటాయి అని చెప్పగలుగుతారా సరే అండి నేను వీలు చూసుకొని మీకు మళ్ళీ కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటానండి ఓకే అండి ఓకే సరే అండి